మా ప్రాంతంలో ప్రధాన పబ్లిక్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి భారతీయ రాష్ట్రీయ బ్యాంక్ ఒక్కటి ఎస్ బి ఐ అలాగే ఇంకా వివిధ రకాలటువంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా ఉన్నాయి ఐ సి ఐ సి ఐ బ్యాంక్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంకు ఇలా ప్రైవేట్ బ్యాంకులు కూడా కొన్ని ఉన్నాయి ఈ బ్యాంకులల్లో రుణాలు కానీ లేదా బీమా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఉత్తమమైనవి మరియు సురక్షితమైనవి ఏవి అనంటే ప్రభుత్వరంగ బ్యాంకులే అని మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం రుణాలు తీసుకోవాలన్నా ఇన్సూరెన్స్ లేదా బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా ఇది అత్యంత ఉత్తమమైనది సురక్షితమైనది